పూర్వం వైద్యరంగ పరిశ్ర సాంకేతిక లేకపోవడం ఔషధాల మందులు ఆయుర్వేద మందులతో ఏవైనా రోగాలు వచ్చిన వ్యాధులు వచ్చిన నివారించేవారు కానీ ఈ రోజుల్లోనే ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలు వైద్య రంగాల్లో కొత్త కొత్త పరికరాలు యాంద్రీకరణలు చాలా రావడం వల్ల వైద్యరంగలకు సులభతరం అయింది అప్పుడు సర్జరీలు ఉండేవాళ్ళు సర్జరీలు ఉండేవి కాదు పిల్లలు పిల్లలు పిల్లలు చాలా మంది ఐదుగురు వేసి ఆరుగురు వేసి ఉండేవాళ్ళు ఇలా కుటుంబ నియంత్రణ అయ్యేది కాదు జనాభా నియంత్రణ అయ్యేది కాదు ఈరోజు మిషన్లు పరికరాలు యాంత్రిక పరిజ్ఞానం సర్జరీలు చేయడం వల్ల ఈరోజు పిల్లల సంఖ్య రెండు రెండు లేదా ఒకటికి వచ్చింది అలాగే జ్వరం వచ్చిన జలుబు వచ్చిన లేకపోతే పెద్ద పెద్ద వ్యాధులు క్యాన్సరు గుండు గుండెపోటు బిపి థైరాడ్ ఇలా చాలా రకాల వ్యాధులు వచ్చిన పూర్వం ఆయుర్వేదం ఔషధ మందులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు రకరకాల యాంత్రికరణ మిషన్లు స్కానింగ్ ఎక్సరేలు లేజర్ లేజర్ ట్రీట్మెంట్ ఇలా చాలా రకాల ట్రీట్మెంట్లు రావడం వల్ల వైద్య వైద్య వైద్య వైద్య రంగంలో చాలా మార్పులు వచ్చాయి అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా చాలా వైద్యాలకు ఉచిత ఉచితంగా కంటి కంటి కంటి ఆపరేషన్లు గుండే ఆపరేషన్లు చాలా ఆపరేషన్లు అవుతున్నాయి అలాగే ఆరోజు ఈ రోజు ఆ రోజుల్లో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండేవి కావు ఇప్పుడు నూట ఎనిమిది మరియు నూట నాలుగు చాలా రకాలైన సదుపాయాలు వచ్చాయి అలాగే నూట వైద్య కళాశాలలపై ఫార్మాసుటికల్ కంపెనీ మందుల షాపులు రకరకాల మందులు మళ్ళీ స్పెషలిస్ట్లు ఏ జబ్బుకి ఆ స్పెషలిస్ట్లు ఈ ఐకి ఒక స్పెషలిస్ట్ నోస్కి ఒక స్పెషలిస్ట్ రకరకాల కాలుకు తలకు చాలా రకాల స్పెషలిస్ట్లు కూడా వచ్చారు వైద్యరంగం చాలా మార్పులు వచ్చాయి